అత్యంత అరుదైన వేరే దేశపు పదార్థం నేను వాడిన వంటకాలల్లో వచ్చేసి సోయా సాస్ ఈ సోయా సాస్ కానీ ఇంకా ఆలివ్ ఆయిల్ కానీ ఇలా సోయా సాస్ అయితే నేను గోబీ చేసే క్రమంలో నేను గోబీ మంచూరియా కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ ఇలా ఈ టూ చేసేటప్పుడు నేను ఎక్కువ యూజ్ చేస్తాను సోయా సాసే ఇంకా ఏవైనా కొన్ని

సోయా సాస్ మాత్రమే ఇంకా గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కూడా కొన్ని దొరుకుతాయి అవి కూడా ఎక్కువ యూజ్ చేస్తాను నేను